అవును సార్ ఇదే అండి ఇదే మీరు సరైన కౌంటర్ దగ్గరకి వచ్చారు నేనే గోల్డ్ లోన్ మేనేజర్ చెప్పండి సార్

సరే అండి అదే అన్ని బ్యాంకులు ప్రస్తుతానికి గ్రాముకి మూడువేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు అండి

అదే అదే లేండి ఇలా ఇవ్వండి సార్ ఇలా ఇవ్వండి చూసి చెప్తాను మీరు ఇచ్చిన ఈ బంగారానికి మీరు అడిగినంత రెండు లక్షలు రూపాయలు అయితే రావు అండి లేదు లేదు కరెక్ట్గా అడిగారు అండి విషయం ఏంటంటే సారు ఈ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాదు అండి పాత బంగారం ఏంటంటే దీనికి ఎలాగ లేదన్న ఒక లక్ష యాభై వేలు రూపాయలు వరకు అయితే ఇప్పించగలను అండి రెండు లక్షల అయితే కష్టము సార్ రాదు అండి

మరి అయితే మీరు రేపు వచ్చినప్పుడు రెండు ఫోటోలు పాస్పోర్ట్ సైజు రేషన్ కార్డు మీ పాన్ కార్డు ఉందా అండి ఇవ్వండి అయితే అలాగే మీది ఉంటే చూడండి వీలైనంతవరకు ఉంటే పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఇంకో ఇద్దరు వ్యక్తులు ఎవరైనా వారు సాక్షి సంతకాలు పెట్టాలి కదండి షురిటి తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరైన మీకు కూడా తీసుకురండి అలా ఏమి లేదు అండి కొంచెం ఎవరినైన తీసుకురావచ్చు అదే కొంచెం బేసిక్ చదువు వచ్చి ఉంటే మంచిది అండి కాదంటే వేలిముద్ర వేయడం కానీ బేసిక్ మనకు కనీసం చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది అది ఏమైన కాగితాలు ఇచ్చిన చదువుకోవడానికి కానీ మేము పెట్టినవి ఏమన్న వీటి గురించి ఆఫర్లు గురించి కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేదంటే మాకు ఉన్న సాక్షి సంతకాలు మేము ఎందుకు ఉపయోగిస్తాం అంటే రేపు విధిగా కట్టేస్తారు కట్టకపొతే మేము గమ్మున మా వైపు నుంచి మేము స్పందించాలి కదా మేము అడగడానికి ఎవరైన వస్తారు అంటే అంతే అండి

అలాగే అండి మంచిది అండి

అదే అండి ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైన డబ్బులు ఇవ్వడానికి పెట్టింది మాక్సిమం మీకు వచ్చేలాగ మేము ప్రయత్నిస్తాం అండి ఎందుకైన మంచిది మీరు మేనేజర్ గారిని కూడా కలవండి ఉంటాను అండి రేపు ఉంటారు రేపు తొమ్మిదింటికి నుంచి పదకొండున్నర వరకు ఉంటారు ఆయన ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్